పద్దెనిమిది రెండు వందల యాభై తొమ్మిది ఆరు వేల ముప్పై నాలుగు ఇరవై ఒక వెయ్యి ఒక వంద నలభై రెండు ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు